హలో చెప్పండి ఓకే అండి లొకేట్ చేయడానికి అయితే ఆంధ్రాలో వచ్చేసి ఫేమస్ టెంపులు తిరుపతి దేవస్థానం దేవస్థానానికి వేంకటేశ్వర వేంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు ఇది వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది నెక్స్ట్ వచ్చేసి విజయవాడలో కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఉంటుంది శ్రీకాకుళంలో వచ్చేసి లింగ రూపంలో శివుడు దర్శి దర్శనానికి అందుబాటులో ఉంటాడు ఈ త్రీ టెంపుల్ మే మేజర్ పెద్దవి అన్నట్టుగా అండ్ వచ్చేసి బుక్ అంటే ఒక్క ఒకటి డైలీ ఒక్కొక్కటిగా దర్శనం చేసుకోవచ్చు అన్ని ఒకటే రోజు అంటే దర్శనం చేసుకోవడానికి వీలుకాదు ఎందుకంటే అక్కడి నుండి ఇప్పుడు విజయవాడ సప్పొజ్ విజయవాడకి అలా రీచ్ అయ్యారనుకో విజయవాడ నుంచి మళ్ళీ తిరుపతి వెళ్ళడానికి జర్నీ చేస్తే టైడ్ అయితారు నైట్లో జర్నీ చేసుకున్న డేలో దర్శనం చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ తిరుపతిను శ్రీకాకుళం దగ్గర దగ్గరే ఉంటాయి కాస్త అవి వన్ అండ్ ఆఫ్ డేలో చేసుకొని అటు వెళ్ళొచ్చు అలా ఏం కాదు విజయవాడ చూసుకొని శ్రీకాకుళం చూసుకొని తిరుపతి వెళ్ళొచ్చు టు డేస్లలో ఈ త్రి దర్శనాలను కంప్లీట్ చేసుకోవచ్చు ఇగ బీచెస్ మీరు స్పెన్డ్ చేసే టైం బట్టి మీరు వన్ డే ఉండి చూసుకోవచ్చు టు డేస్ ఉండి చూసుకోవచ్చు బీచెస్ని బట్టి మీరు అది మీ ఎంటర్టైన్మెంట్ సంబంధ అంత మీరు మీ ఎంటర్టైన్మెంట్ మీరు ఫ్రెండ్స్ తోనే వస్తే వన్ టు డేస్ బీచ్లోనే ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంటారు అలా ఉంటుంది బీచెస్ ఏ కాకుండా బుర్ర కేవ్స్ అరకు వ్యాలీ అని వ్యాలిస్ ఉంటాయి చూడడానికి అట్మాస్పియర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ అట్మాస్పియర్ అది డేకి ఒకటి అమౌంట్ అంటే ఇప్పుడు మీరు ఏమేమి టూర్ విజిట్ విజిట్ చేద్దామనుకుంటున్నారో అనే దాని పైన బెస్డ్ అయి ఉంటుంది ఇటు టెంపుల్స్ బీచెస్ ఇవన్నీ కాబట్టి ఒకసారి మీరు డైరెక్ట్గా వస్తే ఆ అమౌంట్ అనేది మనం డిసైడ్ మాట్లాడుకుని ఎంత మంది వెళతారు ఏ డేట్ రోజు వెళతారు అనేది డిసైడ్ అయిపోదం ఓకే అండి థ్యాంక్స్